కోళ్ళ ఫారంలో ముఖ్యంగా మనకు బర్డ్ఫ్లూ అనేది ఈ కోల్డ్ అనేది తల తలవాపులు అనేవి ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు జలుబు అనేది కూడా ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఈ సమస్యలు ఆరోగ్య సమస్యలు వలన ఎక్కువగా కోళ్ళు చనిపోవడం జరుగుతుంది దీని వలన మనకు నష్టం కూడా బాగా మనకు వస్తుంది అందుకని నేను ముందుగా ప్రతి రోజు కూడా వాటి ఆరోగ్య సమస్యలు చూసి తెలుసుకుంటాను కొన్ని ఒకవేళ నేను బయటకి వెళితే నా దగ్గర పని చేస్తున్న లేబర్ అనే వాళ్ళు అవి చూసుకుంటారు పశువుకు సంబంధించినంత వరకు ఒకసారి ఆరోగ్యం బాగోక మా ఆవు ఒకటి చనిపోవడం జరిగింది నా జీవితంలో అది ఒక మర్చిపోలేని చేదు అనుభవంగా ఉంది